దేవికా మీ గురించి చెప్పండి మ్యాడం నా పేరు దేవికా మ్యాడం నేను నారాయణ వనంలో పుట్టాను మా అమ్మ పేరు ఇంద్రాణి మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం నేను నాకొక తమ్ముడు నాకు మా తమ్ముడికి టూ ఇయర్స్ గ్యాపు నేను మా ఊర్లోనే స్కూల్లోనే చదువుకున్నాను ఫిఫ్త్ దాకా మిలి ఎలిమెంటరీ స్కూల్లో తర్వాత నుంచి టెన్త్ వరకు హై స్కూల్లో చదివాను హై స్కూల్ తర్వాత నుంచి మాకు స్కూల్లో అక్కడా లే కాలేజ్ లేవు కాబట్టి పుత్తూర్ కొచ్చాము అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అప్పుడు ఆటోలు లేవు బస్లో వచ్చేసా వచ్చేవాళ్ళము వొచ్చి డెయిలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళము పొద్దున్న క్యారీలు కట్టుకొని ఆ బస్కొస్తే మళ్లీ ఈవినింగ్ ఎళ్ళడము అట్ల జరిగింది అప్పుడు కొద్దిరోజులు వంటరు సెకండ్ ఇయర్ చేశాను తర్వాత డిగ్రీ డిగ్రీ చేరాను డిగ్రీ కూడా చేసాను డిస్కనెక్ట్ అయిపోయాను తర్వాత మా వీధిలోనే మా తెలిసిన అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని ఇష్టపడి మా ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నాకు ఒక పాప ఇద్దరు పాపలు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు మేము అక్కడ అక్కడి నుంచి మావారికి డ్యూటీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే ఇక్కడ పుత్తూర్లో వచ్చి చేరాము ఇక్కడ నించి మా వారు వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంది పిల్లలు దగ్గర్లో ఉన్నారు నేనే పొద్దున్నే రెడీ చేసి క్యారీ చేసి తీసుకుపోయి స్కూల్లో వదిలిపెట్టి వస్తాను మళ్లీ ఈవినింగ్ వెళ్ళి తీసుకొస్తాను ఎప్పుడైనా సమ్టైమ్ లేట్ అయిపోతే క్యారియర్ కట్టడం మర్చిపోతే మధ్యాహ్నం చేసి తీసుకోనిపోయి ఇవ్వడము తిరిగి తీసుకు రావడము ఈవినింగ్ అయితే తీసుకురావడము మా వారు డ్యూటీలు కా షిఫ్ట్లు లాగా ఉంటుంది ఆఫ్ మధ్యాహ్నం డ్యూటీ నైట్ డ్యూటీలు అలాంటప్పుడు మా వారు ఉండి తీసుకొస్తారు తీసుకుపోయి వదిలిపెడతారు ఆయన లేనప్పుడు నేను రావడము నేను పోవడము అలా జరుగుతుంది ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న ఏదన్న జాబ్ చూస్తామని వెతుకుతూ ఉన్నాము ఒకటి రెండు చోట్ల వెళ్ళి చూశాము కానీ కన్వీనెంట్గా లేదు నైట్ ఎయిట్కి నైన్కి రా తొమ్మిదికి ఎనిమిదికి అట్ట రావడము జరుగుతుంది అంతవరకు అయితే నాకు ఇబ్బందిగా ఉంది అందుకని సరి చూద్దాము వేరే ఏదన్నా అని అనుకుంటున్నాము మా తమ్ముడు తమ్ముడికి పెళ్లి ఈడొచ్చింది మా తమ్ముడు చదువుకున్నాడు చదువుకుని గవర్నమెంట్ జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు అతను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు ఇంట్లో చెప్పాము పెళ్లి చేసుకుందామని టు రెండు వేల పదిహేడులో చూసి పెళ్లి చేసాము మా తమ్ముడికి ఒక పాప ఇద్దరు పాపలు వాడికి కూడా ఇప్పుడు మా అమ్మ ఫ్యామిలీ మా తమ్ముడు ఫ్యామిలీ అంతా సపరేట్ సపరేట్గా ఉన్నారు అందరూ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాము ఏవైన అనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు అందరు మాట్లాడుకుని ఫోన్ చేసుకుని ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని అందరి కలిసి కట్టుగా ఉండి పండగలు జరుపుకోవడం యాడికన్నా వెళ్ళడము రావడము అవన్నీ చేస్తాము మా చుట్టుపక్కల వాళ్ళు వాళ్లు కూడా మాతో మాతో స్నేహపూర్వకంగా మర్యాద పూర్వ పూర్వకంగా ఉంటాది ఏదన్న హెల్ప్స్ కావాలి అడగడము మేం మాకు హెల్ప్ ఏదన్న కావాల్సింటే చేసుకోవడము అలా చేసుకునేవాళ్ళం మా అమ్మగారు ఊరు కంచి తమిళ్నాడులో ఉంటుందీ అక్కడి నుంచి మా అమ్మ వచ్చింది మా మా అత్తలు మామలు మాములుగా ఎవరన్న వస్తారు పోతారు మేము ఏమైనా పండుగలు వచ్చినా పోయినా పోతాము వస్తాము ఇలా జరుగుటూ ఉంటుంది మాకు సొంతూరు మా ఊర్లోనే నారాయణవనంలోనే ఉంది కానీ వెళ్ళడానికి మాకు డ్యూటీలకి కన్వెంట్ లేదు అక్కడి నుంచి రావడానికి చాలా దూరము అందుకని మేము ఇక్కడే ఉన్నాము మా ఊరికి అక్కడికి పది కిమీ పది కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ అక్కడి నుంచి డ్యూటీల నించి అట్ల రావడము అలాంటివి మావారికి ఇబ్బందిగా ఉందని ఇక్కడే ఉంటున్నాము పిల్లలు స్కూల్కి వెళ్తారు వస్తారు ఫ్రెండ్స్తో సాయంత్రం రాగానే ఎదో స్న్యాక్స్ అలాంటివి చిరుతిండ్లు తినేసి ఆడుకోవడము పిల్లలతోపాటు అవన్నీ చేస్తూ ఉంటారు నేను ఇంట్లో ఉంటాను పిల్లలకి నచ్చిన వంటకాలు చేయడము పిల్లలకి ఏది ఇష్టమో అవి చేసిపెట్టడము అవి బట్టలు ఉతుక్కోవడము అవి ఇవి చేసుకుంటా ఉంటాను పిల్లలు రాగానే నాకు మమ్మి నాకు బోండాలు చేసిపెట్టు అంటారు తిండానికి నాకు ఇదొద్దు అదొద్దు ఇక అంటారు ఫ్రూట్స్ అడుగుతారు పండ్లు పండ్ల రసాలు అడుగుతారు అవన్నీ తీసివ్వడము కొనివ్వడము వీలైతే ఇంట్లో చేసిపెట్టడము ఇవన్నీ చేస్తూవుంటాను పొద్దున లేచినప్పటి నుంచి టీలు కాఫీలు పెట్టడము వంటలు చేయడము వాళ్ళకి టిఫెన్లు చేసివ్వడము వాళ్ళని తయారు చేయడము స్కూల్కు పంపడము రావడము మళ్ళీ ఈ సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్లకి ఏం కావాలి ఇష్టమైనది చేసి పెట్టడము పంపిచ్చడము ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు మా అమ్మ గారి ఇంటికి వెళ్ళడము పండగలైతే మాకిష్టమొచ్చింది మా అమ్మ గారు వండి వండిపెడతారు తినడము ఇష్టంగా అది అన్ని చేస్తా ఉంటాము మా అత్త గారు వాళ్ళు ఉన్నారు మా అత్త మా అత్తకి ఇద్దరు కొడుకులు మా ఆయన మా బావగారు ఉన్నారు మా బావగారికి పెళ్ళైంది మా బావగారు చెన్నైలో ఉంటారు మా అక్క ఇక్కడే ఉంటారు మా తోటి కోడలు మా బావగారు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు మా బావగారికి ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు కలిసే ఉంటాన్నాము మేము జాబ్ పరంగా ఇక్కడికి వచ్చేశాము ఎప్పుడైనా పండగలు అవన్నీ వస్తే వాళ్ళు ఇక్కడికి రావడము లేదు మేము ఇక్కడ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము అవన్నీ చేస్తూ ఉంటాము ఎప్పుడూ ఒకేలాగా ఎప్పుడు ఒకేలా ఉండదు కానీ ప్రస్తుతానికి అయితే హ్యా అందరు సంతోషంగా ఉన్నాము ఎటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఏమన్న డబ్బు సహాయం కావాలన్నా మా నుంచి వాళ్ళకి కావాలన్నా హెల్ప్ సహాయం చేయడము వాళ్ళ నుంచి మేం సహాయం తీసుకోవడము ఎప్పుడు అలాగే ఉంటాము మా అత్తగారు మాకు సపోర్టింగ్గా మంచి ఇదిగా సహాయం చేస్తూ మాతో కలిసి మెలిసి సొంత కూతురు లాగా చూసుకుంటారు మమ్మల్ని నన్ను కానీ మా అక్క గాని మా అక్క అంతే నన్ను సొంత చెల్లిలా చూసుకోవడము మేము మా అత్తగారిని సొంత అమ్మలాగ చూసుకోవడము ఆవిడకి ఎక ఏ ఏం భాద కలిగినా మేం చూసుకోవడము మా మామగారికి ఆరోగ్య స ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి మేమిద్దరం కలిసి తీసుకెళ్లడము హాస్పిటల్కి తీసుకెళ్లడము చూపించుకొని రావడము మా వల్ల అయిన సహాయం మేం చేయడము మా వారికి డ్యూటీలు డ్యూటీలకి వెళ్ళిపోతే నేను మా అక్క కలిసి మా బావ మా బావ మా మామగారి హాస్పిటల్కి తీస్కెళ్ళి తీసుకొని వెళ్ళి ఎట్లుంది ఏమి చూడ్డము చూసుకొనేసి ఆ దాని పరింగ చేయడము అవన్నీ చేస్తూ ఉంటాము ఈ మధ్యలోనే మా మామగారికి మరీ ఎక్కువ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్ చేర్పించాము చూసాము టెన్ డేసు ఒక నెల వరకు హాస్పిటల్లోనే తిరుగుతా ఉన్నాము చివరికి ఆయన ఇంకా మీరు తీసుకెళ్ తీసుకెళ్ళిపోండి ఇంటికి అని చెప్పారు తీసుకొచ్చేశాము తీసుకొచ్చేసి మా మామగారు ఇక లేరు అయినా మేమందరం కలిసి మెలిసి మా అత్త గారితో కలిసి మెలిసి ఉండడము మా అత్తకి మా మామగారు లేరు అనే ఇది లేకుండా చూసుకుంటున్నాం మేము మా ఆయన అంతే మా అమ్మ అత్తగారిని బాగా చూసుకుంటారు నన్ని నేనొచ్చేసినానని కాకుండా నేనైనా మా అక్క అయినా మొత్తం మా పిల్లలు కూడా నాన్నమ్మ కాకుండా మా తర్వాత అమ్మ లాగా మా అత్తమ్మని చూసుకుంటారు మా అత్తమ్మ అంతే మేం మాతో సంబంధం లేకుండా మా పిల్లల్ని సమానంగా చూసుకుంటారు అందరిని నలుగురిని కలిసి ఎక్కడికన్నా వెళ్లాలంటే ముందు అందరూ కన్వీనెంట్ చేసుకొని లీవ్లు తీసుకోవడము మా వారికి మా బావగారు వీలుచూసుకొని దాని ప్రకారం వెళ్లడము వెళ్లి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వంటలు చేసి తీసుకెళ్ళడము అక్కడ పోయి ఎంజాయ్ చేసి తినడము చూస్కోవడము ఏమేం ప్రదేశాలుంది చూసుకొని మా అమ్మగారిని మా త మా తమ్ముడు వాళ్ళని అందరు కలిసి వెళ్లడము ట్రిప్లాగా బండి ఏదన్న మాట్లాడుకొని వ్యాన్లాగా మాట్లాడుకొని వెళ్లి అదన్ని చుట్టూ చూసుకురావడము జరుగుతుంది ఎప్పుడు అంతే కలిసి మెలిసి ఉంటాము ఇంతవరకు ఎలు ఎటువంటి మనస్పర్థలు రాకుండా చూసుకుంటున్నాము ఇకపై ఎట్లుంటుందో ఏమో తెలీదు ఎప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఒకేలా ఉండడము మన మనస్తత్వము మేం కలిసిమెలిసి ఉండడం చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా మాతో అబ్బా వీళ్ళింత బాగున్నారా అని అనుకుంటూ ఉంటారు మా మేం ఉండేదాన్ని బట్టి మా మనస్తత్వాలు బట్టి మేం ఉంటున్నాము అందరిలా కాకుండా అందరు కొంతమంది అలాగ ఉండరు కదా అదే వీళ్ళు మమ్మల్ని చూస్తే అందరు అసూయ పడుతూ ఉంటారు వీళ్ళు చూడు ఎన్ని సా ఎంత ఇదిగా ఉన్నా కలిసిమెలిసి ఉంటారు ఎప్పుడు ఏ చిన్న గొడవొచ్చినా దాన్ని సా కూర్చొని సమర్ధించుకోని ఒకరినొకరు సమర్ధించుకుంటారు చూసుకుంటారు మనలాగా కాదు అని వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేం మాత్రం ఎప్పుడు ఒకేలాగా ఒకరు ఒకరికొకరు సాయపడకుంటా ఒకరికొకరు తెలుసుకొని నాకు ఏదన్న కష్టమొచ్చినా మా అక్కొచ్చి నేను చేస్తాను వే అంటుంది మా అక్కకి ఏదన్న ఇబ్బంది వచ్చినా నేను ఉండి చేయడము పిల్లలు కలిసిమెలిసి ఆడుకోవడము సొంత అక్కలాగా సొంత అన్నాచెల్లెళ్లగా ఆడుకోవడము మా తమ్ముడి పిల్లలు అందరితో కలిసి మెలిసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటున్నాము ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలిగా మా సప్ తమ్ముడు వాళ్ళ సపరేట్ సపరేటుగా ఉండడము ఉన్నా కూడా పేరుకే తనీగా ఉన్నామన్న మాటే కానీ అందరం కలిసిమెలిసి ఓకే ఇంట్లో ఓకే చోట ఒకే చోట ఉండడము ఏదన్న పండగలు అవన్నీ వస్తే కలిసి వెళ్లడము ఊర్లో జాతర్లు అవన్నీ జరిగినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండడము చేస్తూ ఉంటాము ఎప్పుడూ మేము అనుకున్నట్లు కాకుండా ఇంకా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ప్రతి ఒక్కరు ఏవైనా సమస్యలు వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకుని సమస్య ఇది కాదా సమస్య ఇది కాదు అని మాట్లాడుకుని చేయడము ఏమన్న సహాయం కావాలన్నా నాకిది కావాలి నాకు ఇది చేయాలి ఇది తేవాలి అని మాట్లాడుకుని ఎందుకు ఏమి నీ సమస్య వస్తే నేను ఉన్నానని మా బావగారు రావడము మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు అందరితో కలసి కట్టుగా మాట్లాడుకోని మావల్ల మా వల్ల ఇతరులకి అయ్యే సాయం మాకు మేము చేయడము మాకు ఇతరుల వాళ్ళు ఏం సాయం పొందుతాము చేయగలము అది చేస్తూ ఉంటాము ఎప్పుడు మా ఫ్యామిలీ అందరం హ్యాపీ సంతోషంగా మా అమ్మ నా మా అమ్మ నాన్న అత్త మామగారు మా బావగారు మా అక్క మా తోడుకోడలు మా పిల్లలు మా బావ పిల్లలు మా తమ్ముడు పిల్లలు అందరూ ఎప్పుడు సంతోషంగా ఇట్లాగే ఉండాలని అనుకుంటున్నాను